తెలుగు భాష ఉపయోగం పోతూ పోతూ చాలా దారుణంగా మారిపోతుంది కేవలం కాలక్రమమున కోసమే లేదా ఇతరులను బెదిరించడానికి ఇతరులను తిట్టడానికి మరియు పిల్లలను బెదిరించడానికి తెలుగు భాషను ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా పట్టణంలో ఇలా జరుగుతుంది కాకపోతే పల్లెలు మాత్రం తెలుగు భాషని అన్ని విధాలుగా వాడుకుంటారు మరియు వేరే భాషలతో పోల్చుకుంటే తెలుగు భాష మరియు తెలుగు సంస్కృతి కొంచం చేజారిపోతుంది అది పట్నంలో మాత్రమే పల్లెల్లో చూస్తే సంస్కృతి ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది భాష ప్రకారం కానీ సంస్కృతి ప్రకారం కానీ తెలుగు భాష ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది ఇది కాలక్రమమయినా కాకుండా రోజూ వారి ఉపయోగం కూడా పనికి వస్తుంది కాకపోతే స్వచ్ఛమైన తెలుగు పదాలను మాత్రం మర్చిపోతున్నాం